సార్ మీ హోటల్ లో ఆహారం చాలా బాగుంది రుచికరంగా ఉంది మీ హోటల్ మేనేజ్మెంటు సర్వీస్ కూడా చాలా బాగుంది మీ స్టాఫ్ కూడా మేము ఆర్డర్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అయ్యి సరైన టైం కి ఇస్తున్నారు అందువల్ల నేను మళ్ళీ మీ హోటల్ ఆహారం తీసుకునేటప్పుడు ఇష్టపడుతున్నాను నాకు ఆ రసీదు ఇస్తే మళ్లీ మళ్లీ మేము మీ హోటల్ కి వచ్చి భోం చేస్తాను రసీదు ఇస్తారని కోరుకుంటున్నాను మా ఫ్రెండ్స్ కి కూడా మీ హోటల్ కి వెళ్ళమని చెప్తాను అక్కడ భోజనం బాగుంది స్టాఫ్ బాగా చూసుకుంటున్నారని చెప్తాను నాకా రసీదిస్తారని కోరుకుంటున్నాను సార్